మన భారతదేశంలో భద్రాచలం అంటే నాకు చాలా ఇష్టమైంది ఎందుకంటే అక్కడ రాములవారు గుడి ఉంది కాబట్టి రాములవారు వారు చాలా ప్రదేశాల్లో రాముల పర్ణశాల అనేది చాలా చాలా బాగుంటుంది అందుకనే నాకు భద్రాచలం అంటే అక్కడ ఉండే ప్రదేశాలలో రాములవారు అంటే రాముడు ఒక ఆడవారికి అదేంటి ఆడవారు చేసుకునే భర్తలకు ఒక నిదర్శనం అందులో రాముడి లాంటి భర్త కావాలని అంటారు కదా అందుకనే అక్కడ ఆయన చేసే ఆయన భద్రాచలంలో ఆయన ఉండే పర్ణశాల గిట్ల రాములవారి గుడి అవన్నీవెళ్లి చూసి ఎందుకంటే ఆయనను దర్శించుకోవాలని చాలా ఇష్టం కాబట్టి రాముడి కోసం రాముడు ఉండే చోటు శబరి కోసం ఆయన ధర్మంగా నిజాయితీగా రాజ్యాన్ని ఏలి ప్రజలకు ఒక నిదర్శనంగా నిలిచాడు పతి కన్నా ధర్మమే ముఖ్యమని ఆయన రాముడి గురించి తె రాముడి గురించి ఆయన విలువల గురించి చాలా గౌరవంగా ఉంటుంది మన మన బా రామాయణం గురించి తెలుసు కదా రామాయణము లాంటి ఏ ముఖ్యమైన గ్రంథాలలలో రామాయణం ఒకటి రామాయణము రాముని కోసము రచ రాముడు అలాంటి రాముడు మన భద్రాచలంలో ఉండడం వలన అలాంటి రాష్ట్రం మనది ఆ రాష్ట్రంకి భద్రాచలం ఉండడం ఆ భద్రాచలంలో వెళ్లాలని చాలా ఇష్టము అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే దేవుని దైవం గురించి తెలుసుకోవాలని ఆయన ఎంగిలి చేసిన పండ్లు శబరి తినడము అలాంటివన్నీ చూసి ఆయన రాజు అయిన పేదల పట్ల హృదయ గుణంతో ఉండడము వారి కష్టాలను చూసి ఎంతో ఆసక్తికరంగా వారి కష్టాలను చూసి ఎంతో బాధపడి వారిని సొంత ప్రజలను ప్రజలను సొంత కుటుంబంగా భావించి వారికి న్యాయం చేయాలని ఆలోచనతో ధర్మంగా న్యాయం చేయాలని ఒక మహాభారతం లాంటి రామాయణం లాంటి ఒక గ్రంథాన్ని రచించిన వాల్మీకి ఆలందరిని ఓ అందుకనే భద్రాచలం అంటే చాలా ఇష్టం భద్రాచలంలో ఉండే రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వీరి విగ్ర వీరిని దర్శించుకోవడానికి భద్రాచలం వెళ్లాలి ఎందుకు వెళ్లాలి వీరిని దర్శించుకోవడం సీతమ్మ వారి చీరను చీర్ల చీర వాళ్ళ విగ్రహాలు మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని ప్రదేశాల్లో ఉండే ఆ భద్రాలానికి వెళ్ళి అవన్నీ చూడాలి చూడవలసిన ప్రదేశాలు అందుకని భారతదేశంలో ఇవే కాకుండా రాష్ట్రాలలో చాలా వల్ ప్రదేశాలు ఆ నుంచి ఎంతో బాగుంటాయి ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రమనే కాదు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉన్నాయి అందుకనే ఇవన్నీ ప్రధం వా భద్రాచలం లాంటివి రామునికి రాముడు వీళ్ళ రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళని చూడడానికైనా వెళ్లాల్సి వస్తుంది వెళ్లాలి ఇవెంతో చూడచక్కని ప్రదేశాలు వీటి గురించి తెలుసును తెలుసు కాబట్టి వీటిని తెలుసుకోడానికైనా చూసి వెళ్లి ప్రదర్శించాలి వీటన్నిటిని ఎంతో విచిత్రంగా చూడకుండా వీల్లాంటివి రాముని గురించి తెలుసుకొని వీళ్ళ అన్నిటితో రాముని లాంటి భర్త రావాలని కోరుకుంటారు కాబట్టి ఇలాంటి ధర్మంగా నీతిగా నా న్యాయంగా రాజ్యంని సంపాదించి అవి మరి ఇది ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన రాముడు మనుషులకు దేవుడిగా మారాడు అందుకని భద్రాచలం అనే రాష్ట్రం చాలా ఇష్టమైన భద్రాచలం అనే రాష్ట్రంకి వెళ్ళి అక్కడ ఉన్న అక్కడ అన్నిటినీ ప్రదేశాలను చూడాలని వెళ్లాలని అనిపించింది అందుకని వెళ్లి చూసి ప్రదేశాలను అవన్నీ చూసి ఉండాలని భారతదేశంలో రాముల భారతదేశంలో చాలా ఇలాంటివి చాలా విధమైన రాష్ట్రాలు ఉన్నాయి భద్రాచలం పోవాలని నాకు చాలా బాగా అనిపించింది భద్రాచలం లాంటివి అన్నీ చూసి తరించాలని ఎన్నో దేవతలను వీళ్ళందరినీ దర్శించాలని చాలావరకు అనిపిస్తుంది ఇలాంటి దేశాలలో ఇలాంటి రాష్ట్రాలలో మనదే భారతదేశము మన ఒక అత్యున్నతదేశంగా ఉంది